ఎవరమ్మా ఓకే మా చెప్తాను జాగ్రత్తగా విను తూర్పు గోదావరి నుంచి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా చాలా అవకాశాలు ఉన్నాయి తూర్పు గోదావరి నుంచే కదా ప్రయాణం నీది కాబ ఆంధ్రప్రదేశ్లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయమ్మ చిత్తూరు జిల్లాలో తిరుపతి చూడతగినదమ్మా శ్రీ కాళహస్తి చూడతగినదమ్మా అదే విజయవాడ గౌరీ గుణదల చూడతగినదమ్మా ప్రకాశం బ్యారేజీ కృష్ణ నాగార్జున సాగర్ చూడతగినదమ్మా గన్నవరం దగ్గర ప్రాజెక్టు ఉంది రాజమండ్రి దగ్గర కాటన్ దొర ప్రాజెక్టు ఉంది చాలా ప్రదేశాలు ఉన్నాయమ్మా నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా తూర్పు గోదావరి జిల్లా నుంచి చాలా అవకాశాలు ఉన్నాయి నువ్వు దేని మీద ప్రయాణం చెయ్యాలని నీకా చాలా అవకాశాలున్నాయమ్మ నీకు కారు ఉంటే కారు మీద వెళ్ళచ్చు లేకపోతే బస్సు ఏర్పాట్లు ఉన్నాయి ఆ రైలు బండ్లు ఏర్పాట్లు ఉన్నాయి బస్సుల్లో కూడా నీకు ఆహారం కూడా ఆహారం మనకి కావాల్సిన సదుపాయాలతో గవర్నమెంట్ వారు స్పెషల్ ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చెయ్యడం జరిగింది అదే మీకు రైలు భద్రత కలిగి ఉంటుందా అంటే ఉంటుందమ్మా మనకి ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ వారు చాలా భద్రతలు తీసుకుంటున్నారు చక్కగా ఈమధ్య డ్రైవర్లని పెట్టి చక్కగా ఆహారం కూడా పెట్టి చాలా భద్రత గవర్నమెంట్ వారు చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుని చాలా భద్రత అనేది ఉంటుందమ్మా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం చూడతగిన ప్రదేశాలు అన్ని అయితే ఒక యాభై వేలు వరకు అవుతుందమ్మా యాభై వేలు కడితే నువ్వు చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా చక్కగా ఆర్టీసీ వారే నీకు అన్ని చూపిస్తారు ఓకే అమ్మ ఏర్పాట్లు చేసుకో ప్రయాణానికి